బాగున్నాను అన్న

అదేలాగ అదేలాగ మా అదేలాగ మాకు పొలం గురించి రైతు భరోసా అని రెండు వేలు రెండు వేలు సంవత్సరానికి మూడుసార్లు వేస్తు ఉంటారు మళ్ళీ ఈ పిల్లలకు వచ్చి అమ్మ ఒడి అనేసి ఇంకా ఇప్పుడు ఏమి పిల్లలు స్కూల్లో చదువుతు ఉన్నారు వాళ్ళకి కూడా పది వేలు బూట్లు ఇచ్చినారు గుడ్డలు ఇచ్చినారు అవి అంతా కూడా సహాయపడినారు ప్రభుత్వం సహాయపడింది పర్వాలేదు ప్రభుత్వం మీరు చెప్పండి అవును

సరే ఇప్పుడు వచ్చి మీకు మదిరిగా మాకు కూడా ఈ మాదిరిగా స్కూల్ పిల్లలకు కూడా పంపించినారు అమ్మ ఒడి డబ్బు వేసినారు దాన్ని పెట్టుకొని మేము పిల్లలకి అది ఏది మంచి చెడ్డ అన్నీ మొత్తం మేము చూసుకున్నాము ఆ డబ్బుని పర్వాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు కలిగింది ఎంతో మేలు పర్వాలేదు ఈ ప్రభుత్వం కూడా బాగా ఉంది బా బాగా చేసింది అవును